హలో హలో క్యాబ్ డ్రైవర్ గారండీ మాట్లాడేది మ్యాడం నేను కాకినాడ టూ గుంటూరు క్యాబ్ బుక్ చేసుకున్నాను సో మీరు అంటే నేను ఇప్పటికి కాదు మ్యాడం నేను టు డేస్ తర్వాత నేను బుక్ చేసుకున్నాను సో మీరు ఏ ప్లేస్ కి రావాలన్నది లైవ్ లొకేషన్ పెడతాం మ్యాడం మ్యాడం నా పేరు చందన మ్యాడం అయితే నేను టు డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాను అంటే నేను మళ్ళీ ఎందుకు కాల్ చేసానంటే డిస్కౌంట్ కోసం మాట్లాడి చేపతానన్నారు మ్యాడం సో ఫస్ట్ టైం కాబట్టి బుక్ చేసుకోవడం డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పారు సో బడ్జెట్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలంటే యాక్చువల్ గా ఏం చెప్పారు మనీ ఏం తీసుకోము జస్ట్ మమల్ని కనుక్కోమని చెప్పార్ మ్యాడం సో పెట్రోల్ మనీ కోసం చెప్పారు సో దానికి డిస్కౌంట్ ఇస్తాము అంటే ఒక టూ త్రీ ప్లేసెస్ టోల్గేట్స్ దగ్గర మనీ వాళ్లే తీసుకుని అంటే టోల్గేట్ దగ్గర మాత్రం మీరు పే చేసేసుకునేలాగా నేను పెట్రోల్ మనీ పే చేసేసుకునేలా మాట్లాడుకున్నాము సో అది ఒకే అయిందా లేదా అని చెప్పేసి చేశాను మ్యాడం చాలు మ్యాడం ఒకే మ్యాడం అయితే నేను కాల్ బ్యాక్ చేస్తాను సో మీరు నాకు ఇంకో చిన్న హెల్ప్ మ్యాడం నాకు ఎవరైతే డ్రైవర్ వస్తున్నారో అవి డిటైల్సు కార్ రేటింగ్ అంటే కార్ రేటింగ్ చూసుకుంటాం మ్యాడం నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్ నెంబర్ అండ్ అయన ఫోటో కూడా కావాలి మ్యాడం ఒకే మ్యాడం మీరు బడ్జెట్ వేసి పంపిస్తే ఎంత అవుతుంది అన్నది నేను హాఫ్ పెట్రోల్ కి అయితే ముందు వేసేస్తాను తర్వాత నుంచి పెట్రోల్ మనీ ఎంత అయింది అనేది చూసుకుని నేను కారు లో ఉన్నపుడే నేను డ్రైవర్ కి ఇస్తూ ఉంటాను మ్యాడం ఒకే మ్యాడం థ్యాంక్ యూ మ్యాడం